నమస్కారం మ్యాడం చెప్పండి అవును మ్యాడం మా ఊరు ఇదే ఏ మ్యాడం నాతో మీకేం పని ఓ తప్పకుండా మ్యాడం మీరు మంచి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు నేనైతే పుట్టింది కూడా ఇక్కడే పెరిగింది కూడా ఇక్కడే చదువుకుంది కూడా ఇక్కడే మ్యాడం మీకు ఏ విధంగానైనా నేను సహాయం చేయగలను నాకు ఆంధ్రప్రదేశ్ చాలా మంచి రాష్ట్రము పాడి పంటలతో మంచిగా ఉండే రాష్ట్రము ఎటు చూసిన పచ్చని పొలాలు ఆవులు దూడలు గేదేలు ఇంకా రకరకాల పక్షులతో ఆ యొక్క రాష్ట్రము కళకళలాడుతూ ఉంటుంది మ్యాడం మీకు ఏ విధంగా నేను సహాయ పడగలను ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా చూడదగ్గ ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి మేడం దానిలో మీరు ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పెద్ద తిరుపతి అలాగే చిన్న తిరుపతి కూడా ఉంటుంది పెద్ద తిరుపతి అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అదే విధంగా అక్కడ అక్కడ జంతువులు చూసే ప్రదర్శనాశాల కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కొండల మీద ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే కనుక చాలా బాగుంటుంది అదే విధంగా మీరు చూడాల్సిన మరొక ప్రాంతం ఏంటంటే అరకు అది వైజాగ్ నుంచి కొంత దూరంలో ఉంటుంది అక్కడ అరకు చాలా చాలా బావుంటుంది సీతాకాలం అయితే కనుక రకరకాల పూలతో మంచి మంచి పూలతో మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది చుట్టూ పర్వతాలు ఉంటాయి ఆ యొక్క పర్వతాల మధ్యలో అరకు ప్రాంతం ఉంటుంది అవి చూడ్డానికి చాలా బాగుంటుంది అదే విధంగా విశాఖపట్నం ఇవి చూస్తే కనుక అక్కడ సముద్రం ఉంటుంది అక్కడ వేరు ఇంకా చాలా చాలా ఉంటాయి మేడం మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నారు అసలా పది రోజులు సరిపోదు కాని మ్యాడం కనీసం ఒక నెల రోజులు ఉంటే కనుక ఇక్కడ పెద్ద తిరుపతి కాని అరకు కాని విశాఖపట్నం కాని ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సముద్రంలో ఉన్నటువంటి బీచ్ కాని ఇలాగా పేరుపాలెంలో ఉన్న బీచ్ గాని చూడానికి చాలా బాగుంటాయి అదే విధంగా చెప్పాలంటే మారేడుమల్లి కూడా ఉంది ఉన్నాయి మేడం మీకు తిరుపతి అయితే బస్ సౌకర్యం ఉందండి ట్రైన్ రైల్ సౌకర్యం ఉంది విమానం సౌకర్యం ఉందండి అదే విధంగా మీరు వైజాగ్ కూడా చూసుకుంటే గనక అక్కడ కూడా రైలు సౌకర్యం ఉంది విమాన సౌకర్యం ఉంది బస్ సౌకర్యం ఉంది కార్లో కూడా వెళ్లవచ్చు కాని మారేడుమిల్లి అలాగే అరకు వచ్చిందరకి ఓ అక్కడినుంచి రైలు మార్గము మాత్రమే ఉంది బస్ సౌ బస్ సౌకర్యం కూడా ఉంది కాని విమాన సౌకర్యం లేదు మేడం ధరలు కూడా చాలా తక్కువుగా ఉంటాయి ధరల విషయంలో చెప్పండి మేడం తప్పకుండా మాట్లాడతాను మేడం మీరు సాయంత్రం ఏదొక టైంలో మీరు ఇదే ప్రదేశానికి వస్తే కనుక నేను వారిని తీసుకొని వచ్చి పరిచయం చేస్తాను వారు మీకు అయన్ని కూడా తిప్పి అన్ని చూపిస్తారు అయన్ని వాటి గురించి మీకు చెప్తారు కూడా అలాగే వస్తారా మ్యాడం ధన్యవాదాలు మ్యాడం